మన ఇంట్లో పండేటటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు ఇంకా పండ్లు ఏవైనా సరే అది మన హెల్త్కి చాల ఉపయోగంగా ఉంటుంది అదే బయట ఆహారం తీసుకున్నాం అనుకోండి అక్కడ నిల్వ ఉన్న ఆహారాలు కానీ ప్యాకింగ్ చేసిన పదార్థాలు కానీ అవి మనం తెచ్చుకొని వండుకొని తింటే మనం దీర్ఘకాలిక రోగాల భారిన పడే అవకాశం ఉంటుంది ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట ఆహారాన్ని మనం తక్కువ దీన్ని తీసుకోవడం మంచిది ఇంట్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఇంట్లో పండించినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనకు మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇటువంటి దీర్ఘకాలిక రోగాలకు కూడా దూరంగా ఉన్న వాళ్ళం అవుతాం కాబట్టి ఇటువంటి ఆహారాన్ని మనం బయటి ఆహారానికి దూరంగా ఉండాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం